మా ప్రాంతంలో వైద్య సదుపాయాలు చాలా అభివృద్ది చెందాయి అండి క్యాన్సర్ నుండి ప్రతీ ఒక్కటి మాకు అందుబాటులో ఉంది క్యాన్సర్కు కానీ ట్రీట్మెంటు ఇంకా రకరకాల వ్యాధులకి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది బాగానే ఉంది ప్రస్తుతానికైతే చాలా బాగుంది ఏం పర్లేదండి మాకన్నీ అందుబాటులో ఉన్నాయి ఓకే